నేను వండేటప్పుడు ఎప్పుడూ మొబైల్ ఫోన్ ని దగ్గరలో అసలు ఉంచుకోను దాని వలన కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అవి ఎప్పుడూ దగ్గరలో ఉండవు తరువాత వండేటప్పుడు శ్రద్దగా శ్రద్ధగా వంట చేస్తాను అవి నేను పొయ్యి మీద పెట్టేసి నేను బయటకెళ్ళి అక్కడ ఇక్కడ ముచ్చట పెట్టుకొని అవి మాడగొట్టేసి అలాంటివి ఎప్పుడూ చేయలేదు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీగా ఎందుకు అంటే మనం జాగ్రత్తగా వంట చేస్తేనే అంద మన కుటుంబ సభ్యులందరు బాగుంటారు కాబట్టి నేను కొంచం జాగ్రత్తగానే వంట చేస్తాను చాకులు మనము కూరగాయలు కోస్తున్నా చాకులు కానీ అవి ఈ చివర్లలో పెట్టి అవి కింద పడిపోవడం అలాంటివి కాకుండా కొంచెం జాగ్రత్తగా వంట చే వంట చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అవి కొంచెం లోపలకి పెట్టుకోవడం కూరగాయలని మనము కోసుకున్న తరువాత వేటి వేటి స్థలాలలో వాటిని ఉంచినట్లయితే మనం కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి బయట పడుతాం